తెలుగు రాష్ట్ర రాజకీయాలు తెలుగు భాష ఒక ముఖ్యమైన పాత్ర పూజిస్తుంది అది రాజకీయ నాయకుల ప్రజలతో సంభావించడానికి మరియు ఆలోచనలు మరియు విధానాలను తెలియజేయడానికి ఉపయోగ ప్రాథమిక సమానం తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతలు కొన్ని అంశాలు ద్వారా చూడవచ్చుము ప్రజలు కమ్యూనికేషన్ రాజకీయ నాయకుల త్రమ ప్రసంగాాలు సమావేశాలు మరియు వీడియో ప్రకటనల ద్వారా ప్రజల్లో నేరుగా తెలుగులో సంభాషణలు వారి ప్రజల సమస్య అర్థం చేసుకోవడానికి మరియు మద్ద్దతులను పొందటానికి సహాయపడుతుంది గుర్తింపు మరియు అనుభవం తెలుగు ప్రజలు తమ భాషను తమ సంస్కృతి మరియు గుర్తింపులో ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారు రాజకీయాల నాయకులు తెలుగును ఉపయోగించడం ద్వారా వారిలో ఒక బలమైన అనుబంధాన్ని ఏర్ ఏర్పరచుకోగలరు ప్రస్తుతం ప్రభుత్వం విధానాలు మరియు పరిపాలన ప్రభుత్వం ఉత్తరులు చట్టాలు మరియు ఇతర పాలన సంపాధిత సమాచారం తెలుగులో అందుబాటులో ఉండడానికి కొన్ని సాధారణ ప్రజలు సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది రాజకీయ ప్రచారం ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మరియు నాయకులు తమ ప్రచారాలను తెలుగులో నిర్వహిస్తారు ఇది ఎక్కువ మంది ప్రజలు నేర్చుకోవడానికి మరియు ప్రభావితం చేయడానికి సమయపడుతుంది